ఇతర అవసరాలకు కావచ్చు గ్యాస్తో మనం కొనుక్కున్న గ్యాస్తో ఏవేవి పనులు అయితే చేస్తామో అవన్నీ కూడా దీం దీంతో కూడా మనం చేయవచ్చు ఇదే జనానికి బయోగ్యాస్ వల్ల ఉపయోగం నాకు తెలిసి ఇది మా ఇంటి పక్కన కూడా మేము బాగా చేసే వాళ్ళం ఇది బయోగ్యాస్ గురించి నేను చూడడం అంటే నా చిన్నతనంలో నేను ఎక్కువ చదువుకున్నాను చూడడం కంటే కూడా బయోగ్యాస్ అంటే నాకు తెలిసింది అది మాత్రమే